దారిలో నేను ఎల్లప్పుడూ నాతో ఉండేలా చూసుకునేటటువంటి ముఖ్యమైన సాధనాలు హెల్మెట్ అంతేకాకుండా కొన్ని పరికరాలను నేను ఉంచుకుంటాను నేను రోడ్ బైక్లో రోడ్ మీద వెళ్ళేటప్పుడు యంత్రపరమైనటువంటి సమస్యలను నిర్వహిస్తాను వాటికి ఏదైనా పంచర్ లాంటివి వస్తే నేనే స్వయంగా రిపేర్ చేసుకుని ముందుకు వెళ్తాను నేను నేను ఒక ట్రిప్లో ఒకసారి హైదరాబాదుకి వెళ్ళేటప్పుడు నా బైక్ అనేది పంచర్ అవ్వడం జరిగింది ఆ సమయంలో నేను టైర్ మార్చుకుని మళ్ళీ వేరొక టైర్ వేయించుకుని నా ప్రయాణాన్ని ముందుకి కొనసాగించాను